మేము ఏంటంటే రీసెంట్గా తిరుపతి వెళ్ళాం అక్కడ ఏంటంటే జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే తిరుపతి ట్రైన్లో వెళ్ళాము అదేంటంటే మేము రిజర్వేషన్ చేయించుకుంటే అది కన్ఫర్మ్ అవ్వలేదు వెయిటింగ్ లిస్టులోనే ఉంది సో ఇంకా ఇంకా నైట్ టైం కదా టిసిని ఇలాగా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక మేము వెళ్ళింది ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఒక సెవెన్ బె సెవెన్ బెడ్స్ ఇచ్చారు మిగతావన్నీ సీట్స్ ఇచ్చారు సో సీట్స్లో కూర్చొని మిగతా వాళ్లందరము వెళ్ళాము సరే అని మార్నింగ్ అక్కడ దిగేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది అక్కడ దిగి ఫోర్ ఓ క్లాక్కి ఇంక మేము బ్రష్ చేసేసి టిఫిన్ చేసి అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మా అక్క వస్తున్నారని అంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి తొమ్ అప్పుడు ఇంకా నైన్ ఓ క్లాక్ అయింది ఇంక మే మే నేను మా డాడీ మేం వరకు ఏంటంటే మేము వ్యాన్ ఎక్కి పైకి వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంక నాకు హెల్త్ బాగాలేదు మా పిన్నికి బాగాలేదు అలాగే నాన్న కూడా నైట్ అంతా నిద్ర లేకపోవడం నాన్నకి నీరసంగా అనిపించి నాన్న కూడా సరే నేను కూడా మీతో వచ్చేస్తానని పిల్లలం నేను వెళ్లిపోయాం ఇంకా అలా పైకి మేము వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయాము మా తాతగారు అలాగే మా చిన్నమ్మ చిన్న నానమ్మ కూడా నడవలేరు కాబట్టి మేము వెళ్ళిపోతే మమ్మీ తమ్ముడు వీళ్ళందరూ స్టెప్స్ ఎక్కి వచ్చారు శ్రీవారి మెట్లు ఎక్కి వచ్చారు ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము పైకి వచ్చేసరికి మేము పైకి వెళ్ళిపోయాము టు అవర్స్ పట్టింది రూమ్స్ దొరకలేదు రూమ్స్ కోసం చాలా సేపు తిరిగాము అయినా సరే రూమ్స్ ఎక్కడ దొరకలేదు అప్పుడు తెలిసింది మాకు ఆ ముందు రోజే బ్రహ్మోత్సవం జరిగిందని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా మేమేం చేసాము అంటే సరే నాన్న వాళ్ళు సరే అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా అలాగే లెవెన్ ఓ క్లాక్ అయింది రూమ్స్ దొరికినాయి ఇంకా సరే అని చెప్పి మేము రూమ్స్ రూమ్స్లోకి వెళ్ళి బాక్స్ అవన్నీ పెట్టేసాం మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చారు ఇంకా అప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చారు మమ్మీ వాళ్ళకి భోజనం అవన్ని తీసుకొచ్చి పెడితే మమ్మీ వాళ్ళు టిఫిన్ లంచ్ చేసేసి కొంసేపు రెస్ట్ తీసుకొని పడుకున్నారు ఇంకా సరే అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ అయింది దర్శనంకి వెళ్దాం అని చెప్పి దర్శనానికి వెళ్తే మేము ముందు రోజు టోకెన్స్ తీసుకొని ఆ రోజే కింద టోకెన్స్ ఇస్తున్నారంటే మేము వెయిట్ చేస్తే టోకెన్స్ అనేవి మాకు దొరకలేదు ఇంకా సరే అని చెప్పి పైకెళ్ళి టోకెన్స్ తీసుకొని మేము ఇంకా అలా లైన్లో నిల్చుంటే టోకెన్స్ వచ్చేసరికి టు ఓ క్లాక్కి దొరికాయి ఇంకా దర్శనం డైరెక్ట్గా అయిపోదేమో అనుకుంటే దర్శనం అవ్వలేదు టు ఓ క్లాక్ వరకు వెయిట్ చేసాం ఇంక మేము ఆ రూమ్స్లో ఉండకుండా డైరెక్ట్గా ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ రూమ్స్లో ఉండకుండా వచ్చేసి మా రూమ్లో ఇంకా పడుకొని పోయి తర్వాత రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి దర్శనం అంటే అప్పుడు ఇంకా లెగిసి స్నానం చేసేసి టిఫిన్ చేసేసి దర్శనం లైన్లోకి వెళ్లిపోయాము అక్కడ ఏంటంటే దర్శనమై బయటకు వచ్చేసరికి మేము ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఓ క్లాక్ అయ్యి ఇంకా సరే అని చెప్పి మేము ఏం చేసామంటే ఇంకా అక్కడే ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారన్న ఒకరోజన్నా సరే కనీసం అక్కడ భోజనం చేస్తాము ఇంకా సరే అని చెప్పి అక్కడ దైవ ప్రసాదం అని చెప్పి దేవుడి భోజనాలు ఉంటాయి ఇంకా సరే అని చెప్పి అక్కడ దేవుడు భోజనాలు చేసేసి ఇంక మేము రిటర్న్ అయిపోయాం ఇంకా రిటర్న్ వచ్చేసి రూమ్స్కి వచ్చేసి ఇంకా రెస్ట్ ఇంకా కొంసేపు కూర్చొని ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అయింది అప్పుడు ఇంకేం చేశామంటే ఇంకా కాంప్లెక్స్కెళ్ళి షాపింగ్ చేసుకొని మా అక్క వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు వాడికి టాయ్స్ తీసుకొని వాడికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడికి టాయ్స్ తీసుకొని ఇంక మేము మమ్మీ వాళ్ళు గాజులు అవన్నీ తీసుకొని షాపింగ్ అయి మేము వచ్చేసే సరికి ఎయిట్ థర్టీ అయింది ఈ లోపల తాతగారు టిఫిన్ తీసుకొచ్చేసి అందరికీ ఇంక నైట్ ఆరోజు మేము టిఫినే తింటాము కాబట్టి అందరికీ టిఫిన్ తీసుకొచ్చేశారు మేము అందరం టిఫిన్ తినేసి ఇంక మేము అప్పుడు పడుకొని పోయాము పడుకొని పోయి నెక్స్ట్ డే వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్కి లేసి మేము రెడీ అయ్యి ఇంకా బయలుదేరేస రెడీ అయ్యి ఇంకా కిందకు దిగిపోవడానికి వ్యాన్ మాట్లాడుకుంటే టైం సెవెన్ ఓ క్లాక్ అయింది వ్యాన్ మాట్లాడుకుని ఇంకా కిందకు దిగిపోయాము నైన్ ఓ క్లాక్ అయింది దారిలో ఏంటంటే ఆంజనేయస్వామి గుడి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని అంటారు వెళ్లిపోయేటప్పుడు సరే అని ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కొంసేపు ఫొటోస్ దిగి ఇంకా కిందకి వచ్చేసాము కిందకు వచ్చేసాక ఫస్ట్ ఇంకా శ్రీనివాస్ మంగాపట్నం వెళ్తే సరికి శ్రీనివాస్ మంగపట్నంలో ఏంటంటే హోమం జరుగుతుందంట ఇన్ కేస్ అక్కడ ఏంటంటే నేను అక్కడ బోర్డు మీద చదివాను ఇంకా అక్కడ హోమం జరుగుతుంది టు అవర్స్ టైం పట్టుద్ది అని అంటే కొంసేపు కోనేరు దగ్గరికి వెళ్ళి ఆడు కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడ ఫొటోస్ దిగి అలాగే వస్తుండగా నేను బోర్డు మీద చదివాను అక్కడ వెంకటేశ్వర స్వామి సిక్స్ మంత్స్ వచ్చేసరికి కాపురం చేసి చే చేశారంట అది ఏంటంటే ఒక మహర్షియో రుషియో ఎవరో మొత్తానికి ఆయన్ని ఇలాగా ఉండమని చెప్పి అడిగితే ఆయన అక్కడ ఆరు నెలలు ఉన్నారంట ఆయన అలివేలు మంగ మంగమ్మ తల్లి ఉండి ఇంకా సరే అని చెప్పి వాళ్ళు ఏమి చేశారు ఇప్పుడు సపోజ్ అక్కడ రాసి బోర్డు మీద ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి గుడికి పైకి వెళ్ళలేకపోయిన పైన దర్శనం అవ్వలేకపోయినా సరే కింద దర్శనం చేసుకుంటే పైన దర్శనం చేసుకున్నంత పుణ్యం అని చెప్పి రాసి ఉంది సో ఇంకా అది చూశాను ఇంకా సరే అని చెప్పి ఇంకా చదివి ఇంకా ఈ లోపలకి దర్శనం లైన్ వదిలేశారు దర్శనం ఫ్రీగా అయింది బాగా అయింది దర్శనం ఇంకా సరే అని చెప్పి మేము బయటికి వచ్చేసాము ఇంక మేము అప్పటివరకు టిఫిన్ చేయలేదు కాబట్టి టైం అప్పుడు ట్వెల్వ్ అయ్యింది ఇంకా టిఫిన్ చేయలేదు అప్పుడు వరకు అని చెప్పి అప్పుడే టిఫిన్ చేసేసి ఇంకా సరే అని చెప్పి గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము గోవిందరా స్వామి గుడికి వెళ్ళి గోవిందరాజ స్వామి గుడి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయి బ వ్యాన్ ఎక్కేసి మళ్ళీ తర్వాత అలివేలు మంగపట్నం వెళ్ళాం అలివేలు మంగపట్నంలో భోజనం చాలా బాగుండుద్ది ఎప్పుడు మేము వచ్చినా సరే అలివేలు మంగాపట్నంలో భోజనం ఖచ్చితంగా చేస్తాము అలివేలు మంగపట్నంలో భోజనం తిని మేము బయలుదేరేసరికి త్రీ ఓ క్లాక్ అయింది ఇంకా సరే అని చెప్పి మేము బయలుదేరిపోయి అలాగే కాళహస్తి దగ్గర

ఇంకా సరే అని మేము వచ్చేసాము కాళహస్తిలో దర్శనం అయ్యి మేము రైల్వే స్టేషన్కి వెళ్లేసరికి టెన్ ఓ క్లాక్ అయింది టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా సరే అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఇంకా మేము టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ భోజనం అనేసరికి అయిపోయింది ఇంకా సరే అని చెప్పి టిఫిన్ చూస్తే టిఫిన్ వచ్చేసరికి

ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళేసరికి దారి దారిలోనే సగం లేక హాఫ్ ఎన్ అవర్ పట్టేసింది ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఇంకా సరే అని చెప్పి రెడీ అయిపోయి ఇంకా ఎప్పుడు మేము తిరుపతి వెళ్ళి వచ్చినా సరే అమ్మవారి గుడికి అయితే కన్ఫామ్గా వెళ్తాము అలా వెళ్ళినప్పుడు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అక్కడ ఇంకా అమ్మవారు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసి వచ్చేసరికి మేము అక్కడ ఇంకా భోజనం చేసేసి వచ్చాము ఇంకా వచ్చేసరికి టు ఓ క్లాక్ అయింది ఇంక నీరసంగా అనిపించింది అని ఎవరికి వాళ్ళం పడుకొని పోయాము రెస్ట్ తీసుకున్నాము తర్వాత లెగిసి మా అక్క వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ కొడుకు కొనిన టాయ్ మా అక్క వాళ్ళ కొడుకుకి ఇచ్చేసి వాడేదో చాలా బాగా ఎంజాయ్ వాడైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఇంకా సరే అని మా అక్కకు కొనిన బ్యాంగిల్స్ కూడా మా అక్కకు ఇచ్చి అప్పుడు మా అక్క చర్చికి వెళ్ళాలి మా అక్క వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి రాలేకపోయింది సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ ట్రిప్ని అయితే నేను మర్చిపోలేనిది అయితే ఆ ట్రిప్పు ఎప్పటికీ మర్చిపోలేను